హలో గుడ్ మార్నింగ్ చెప్పండి

ఓకే ఇంకా డేకి వన్ వన్ అవర్ ఇంకా అదే ఎక్స్ట్రా అవర్ ఏమన్న పెంచమంటారా

ఓకే ఒక వీక్లో కంప్లీట్ చేస్తారా సిలబస్ ఓకే కంప్లీట్ అయితే కొంచెం పిల్లలకి చదివించడానికి బాగుంటుంది కదా అప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్కి కూడా బాగా ప్రిపేర్ అవగలరు ఏంటి

ఓకే అలా చేయండి చెప్పండి ఓకే అలా కంటిన్యూ అవ్వండి

ఓకే